ఒక చిన్న ట్రిప్ ఫ్యామిలీతో చేసాం మేము ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నాం మేము మాకు మా విలేజ్ దగ్గర నుంచి అహోబిలానికి ఒక వన్ ఎయిటీ వన్ కిలోమీటర్సు ఉంటుంది వన్ ఎయిటీ కిలోమీటర్సు వన్ ఎయిటీ కిలోమీటర్స్కి ఒక వెహికల్ మాట్లాడాము కార్ చిన్న కార్ ఫోర్ మెంబర్స్ పట్టే కారు అతను మామూలుగా అయితే మాట్లాడడ అతనేమన్నాడంటే ఒక కిలోమీటర్కి ఒక కిలోమీటర్కి ట్వెల్వ్ రుపీస్ విత్ ఏసి తర్వాత టోల్గేట్ ఛార్జెసు మనవే ఇంక అంతే ఒకవేళ మీ టోల్గేట్ ఛార్జెస్ మేమే పే చేస్తాము వాళ్ళే కార్ వాళ్ళే వెహికల్ వాళ్ళే పే చేసిన తర్వాత ఓవరాల్ మొత్తమంతా చేసి వాళ్ళు అమౌంట్ సపరేట్ చెప్తాము అని అన్నారు టోటో ఇక్కడ మా విలేజ్ నుంచి అక్కడికి వన్ ఎయిటీ కిలోమీటర్స్ అంటే వన్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ కిలోమీటర్స్ అవుతోంది పోవడానికి రావడానికి అంటే ఓవరాల్ అతను ఎంత చెప్పారంటే విత్ ఏసి అయితే కానీ ట్వెల్వ్ రుపీ ట్వెల్వ్ ట్వెల్వ్ రుపీస్ విత్ ఏసీ అయితే పర్ కిలోమీటరు త్రీ సిక్స్టీ ఇన్ టు మనము ట్వెల్వ్ రుపీస్ వేసుకోవాలి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీయో సంథింగ్ వస్తుంది సిక్స్టీ ఫైవ్ అట్లా ఒకవేళ వితౌట్ ఏసి మనకొద్దు మామూలు నార్మల్ జర్నీనే కావాలి అననుకుంటే కాని వితౌట్ ఏసీతో టెన్ రుపీస్ అట్లా చెప్పారు దీంట్లో అయితే కాని సేమ్ ఇంకట్లనే సేమ్ ప్రాసెస్సు టోల్గేట్ ఛార్జెస్ మనమే ఉంటాయి ఒకవేళ వాళ్ళకే ఇచ్చేస్తే లాస్ట్లో మనము పర్ కిలోమీటర్ చొప్పున ఇచ్చినప్పుడు లాస్ట్లో ఓవరాల్ పేమెంట్ ఇయ్యెచ్చు అట్లయినా ఓకే టెన్ రుపీస్ చొప్పున అయితే కనుక త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది అన్నమాట పర్ కి టోటల్ ఓవరాలు త్రీ సిక్స్టీ కిలోమీటర్స్కి పోవడానికి రావడానికి అది ఫోర్ మెంబర్స్ కానీ అంతే ఒక ఫైవ్ మెంబర్స్ అంటే వెహికల్ని బట్టి మనం కూడా జాయిన్ కావ్వచ్చు వెహికల్ ఒక వెహికల్ పెద్ద వెహికలైతే ఒక సిక్స్ మెంబర్సు సెవెన్ మెంబర్సు ఎయిట్ మెంబర్సు చిన్న వెహికలైతే ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ లాస్టు దానికైతే విత్ ఏసీతో అయితే గన పర్ కిలోమీటర్ ట్వెల్వ్ రుపీసు వితౌట్ ఏసి అయితే పర్ కిలోమీటర్ టెన్ రు టెన్ రుపీసు డీజిల్ ఖర్చు డీజిలంతా వాళ్ళే మొత్తం యాడ్ చేసేసి ఇంత చెప్తారన్నమాట ఓవరాల్ మనకు